ఎవరండి అవునా అండి బర్త్డే స్పెషల్కి ఎలాంటి కేక్ కావాలండి

హాఫ్ కే జా కే జా అండి ఓకే ఓకే కే జీ ఫైవ్ హండ్రెడ్ అండి

అది ఫోర్ ఫిఫ్టీ అండి

ఓకే ఓకేనండి ఓకేండి మాకు దగ్గరేలే అండి అక్కడికి ఓకే డబ్బులు మీరు ఎట్లండి డబ్బులు ఎలా పంపిస్తారు ఫోన్పే చేస్తారా ఓకే ఓకే సరేనండి